నేను నా మిత్రులందరితో కలిసి ఒక మంచి సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నాను ఈ విషయాన్ని మా మిత్రులందరితో చెప్పాను వాళ్ళు కూడా ఓకే చెప్పారు అందరూ ఒకటే సినిమాకి వెళ్దామని అనుకుంటున్నారు కాబట్టి మేమందరు కలిసి ఒక మంచి వాహనంలో ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నాము అందరూ కలిసి ఒకటే వాహనంలో ప్రయాణాన్ని ఆనందంగా సాగించాలని అనుకుంటున్నాం ఆ తర్వాత కరెక్టు టైంకి సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నాం ఇందుకు గాను మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వగలరా